చాలా కాలంగా నేను ఒక చరవాణిని కొనాలి అని అనుకుంటున్నాను నేను వాడుతున్నటువంటి ఇప్పటి చరవాణి దాదాపుగా ఒక ఐదేళ్ళుగా వాడుతుండడంతో అది పనిచేయకుండా పోయింది కావున సమాజంలో ఎన్నో రకాలు ఉన్నటువంటి చౌక ధరలలో మరియు మాధ్యమిక ధరలలో ఎన్నో అద్భుతమైన చరవాణిలను గురించి నా స్నేహితులు బంధుమిత్రులు మరియు నేను తెలుసుకున్నాను అందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు మార్చ్ నెలలో విడుదల అయినటువంటి రెడ్మీ నోట్ నైన్ స్పీడ్ ఎడిషన్ అనేటువంటి ఒక మొబైల్ని అంటే చరవాణిని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి అనగా దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత దానిని నేను కొనాలని నిశ్చయించుకున్నాను దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అవగా నేను వాడుతున్నటువంటి పాత యంత్రాన్ని ఎక్సేంజ్ కింద వారికి ఇచ్చినట్లయితే ఇంకొంచెం నగదు బహుమతి నాకు తగ్గింది మొత్తానికి మా ఇంటికి అయితే ఒక పదిహేడు వేల రూపాయలకి కొత్త చరవాణి వచ్చింది ఇక నేను కొనేటప్పుడు మార్కెటు ఉన్నటువంటి వేరే చరవాణిలతో పోలిస్తే ఆ బడ్జెట్లో అనగా ఆ రేటులో చాలా మంచి ఇది చరవాణి అని అనిపించింది కావున దాన్ని తీసుకున్నాను ఇప్పుడు చూసినట్టయితే దానికి నలభై ఎనిమిది మెగా పిక్సెల్ కెమెరా అని చెప్పి అన్నారు ఇక ఫొటోస్ తీసి చూస్తే మాత్రం పిక్చర్లన్నీ చాలా అద్భుతంగా వస్తున్నాయి ఎంతో గొప్ప క్లారిటీ రిజల్యూషన్ కలిగి ఉన్నయి అలాగే సెల్ఫీ కెమెరా అనగా మనలను మనం తీసుకొనేటువంటి ఫోటోలను సెల్ఫీ కెమెరాలు అని అంటారు దాని పిక్సెల్ చూసుకునట్టయితే థర్టీన్ మెగా పిక్సెల్ అని ఉంది అది చాలా బాగుంది వైడ్ మెగా పిక్సెల్ అని చెప్పి ఒక ఫోటో తీసేటప్పుడు ఎక్కువ ప్రాంతం కనిపించేటట్టుగా దానికి వీలుగా మరొక చిన్న కెమెరాని ఈ చరవాణికి ఇవ్వడం జరిగింది అది కూడా బాగానే ఉంది అలాగే నైట్ మోడ్ అనగా రాత్రి ఆరు తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మామూలుగా మనకి వెలుతురు సరిగా ఉండదు అందువలన ఫోటోలు అవి తీసుకోవాలంటే సరిగా తీయలేక పోతున్నాం కానీ ఈ మొబైల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చీకటి పడిన తర్వాత కూడా ఇందుకు సపరేట్గా నైట్ మోడ్ అనగా తెలుగులో తర్జమా చేసి చూస్తే రాత్రి రకం అని అలా చూస్తే దాని ద్వారా పిక్స్ తీయడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి క్లారిటీతో మనకి ఫలానా పిక్ అనేటటువంటిది దొరుకుతుంది ఇకపోతే ఫోన్ యొక్క వాడకం అనగా టెక్నాలజీ పరంగా ఇది ఒక ఫైవ్ జీ ఫోన్ అంటే వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీలు ఇవన్నీ దాటుకుని ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి త్రీ జీ పోర్ జీ ఫోన్లే అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ రకాలు మాత్రమే ఫైవ్ జీ అనేటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఫోన్ ఇది మొబైల్ ఇది కాబట్టి ఫైవ్ జీ టెక్నాలజీ ఫోన్ వచ్చేయడంతో చాలా ఆనందంగా ఉంది దీని ద్వారా ఉపయోగాలు మనకు ఏంటంటే విద్యుత్తు మరియు ఇంటర్నెట్ అనగా అంతర్జాలం చాలా వేగవంతంగా ఇందులో పనిచేస్తుంది ఒక సినిమా అంటే ఉదాహరణకు మనం ఇప్పుడు చూసుకుంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ జీబి స్థలం గల సినిమా వేరే ఫోర్ జీ ఫోన్లో ఒకటిన్నర గంట పాటు డౌన్లోడ్ చేయడానికి పడితే నా దాంట్లో మాత్రం ఈ రెడ్మీ నోట్ నైన్ పి ఎడిసెన్ ఫోన్లో కేవలం అరగంటలో అయిపోతుంది అనగా ముప్పై నిమిషాల్లో అయిపోతుంది దీంట్లోనే మీకు అర్థమైపోతుంది ఎంత అంతర్జాల వేగం ఇందులో ఉంటుంది అని అలాగే దీని ఒక్క స్నాప్డ్రాగన్ చూడగా నైన్ ఎయిటి సిక్స్ స్నాప్డ్రాగన్ అనేటువంటిది ఏమిటంటే స్నాప్డ్రాగన్ వెక్టర్ ఇలా రకరకాలుగా మూడు రకాల ప్రాసెసింగ్ చిప్స్ అనేటువంటివి అన్ని రకాల చరవాణిలో ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం వీటి ద్వారానే ఆ ఆ ఒక్క చరవాణి ఎంత వేగంగా పనిచేస్తుంది అన్నది నిర్ధారించబడుతుంది సో నా దాంట్లో ఉన్నటువంటి స్నాప్డ్రాగన్ నైన్ ఎయిటీ సిక్స్ అనేటువంటిది చాలా మంచిది చాలా వేగవంతంగా ఉపయోగపడేందుకు అది సహాయపడుతుంది అలాగే చూస్తున్నట్లయితే నా ఫోన్లో ఉన్నటువంటి స్టోరేజ్ సిస్టమ్ రెండు రకాలుగా విభజించబడింది రోమ్ ర్యామ్ రోమ్ రీడ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ ర్యాన్డమ్ యాక్సెస్ మెమరీ ఈ రెండిటిలో స్టోరేజ్ చేసుకోవచ్చు అనగా ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఎన్ని వీడియోలు కావాలంటే అన్నీ ఎన్ని సినిమాలు కావాలంటే ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే అన్ని ఫోల్డర్స్ చేసుకునేందుకు ఇంత లిమిట్ అని ఉంటుంది అలా నా ఫోన్ యొక్క లిమిట్ నూట ఇరవై ఎనిమిది జీబి ఇది మొత్తంగా రెండు జీబిల్లో అవైలబుల్గా ఉంటుంది అనగా అందుబాటులో ఉంటుంది అరవై నాలుగు మరియు నూట ఇరవై ఎనిమిది అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది కంటే ఒక వెయ్యి రుపాయిలు తక్కువే దొరికిన ఇందుకు కొత్త ఫోను కొనేందుకు పెద్దదిగానే తీసుకుందామని చెప్పి నూట ఇరవై ఎనిమిది జీబి గల ఫోనునే ఎంచుకున్నాను దీని ద్వారా చాలా సౌకర్యంగా ఉంది ఫోన్ ఫాస్ట్గా పని చేస్తుంది ఎక్కువ జీబి ఉంటుంది ఇకపోతే ఈ ఫోన్లో ఎన్నో యాప్స్ని వాడుకోవచ్చు దాదాపు నేను వందకు పైగా యాప్స్ని డౌన్లోడ్ చేసిపెట్టుకున్నాను ఫోను కొన్నప్పుడు వాడే రకరకాలైనటువంటి యాప్లు అనగా గూగుల్ ఫొటోస్ గ్యాలరీ కెమెరా కాంటాక్ట్స్ సబ్వే సర్ఫర్స్ గేమ్ క్రీమ్ టెంపుల్ రన్ గేమ్ ఓల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ టు గేమ్ చెస్ గేమ్ మరియు లొకేషన్ క్యాలిక్యులేటర్ నావిగేటర్ ఇలా రకరకాల ఉండే యాప్స్ను వారే ఒక ఇరవై ముప్పై వరుకు అందించారు వాటికి తోడు నేను ఒక అరవై యాప్స్లు మరియు డెబ్బై యాప్లను డౌన్లోడ్ చేసి వాడుతున్నాను ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసిన కానీ ఫోను మాత్రం వేగం తగ్గట్లేదు చాలా బాగా పనిచేస్తుంది ఇక వాట్సాప్లో వీడియోలు పంపించడం కానివ్వండి ఫొటోస్ డౌన్లోడ్ చేయడం కానివ్వండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఫోన్ని నేను కొన్న తర్వాత దాదాపు నలుగురికి నేను కొనమని చెప్పాను ఆ నలుగురు నా మొబైల్ వాడుతున్నప్పుడు చూసి అరే ఇది చాలా బాగుందే ఆ నలుగురికి గేమ్స్ ఆడడం అంటే చాలా పిచ్చి ఆటలు ఆడడం మొబైల్ల్లో చరవాణిలో సో సో అందుకు తగ్గట్టుగా ఫ్రీ ఫైర్ గేమ్ అలాంటివి డౌన్లోడ్ చేసి ఇందులో ఆడి చూసారు దాదాపుగా గంటన్నర సేపు ఆడిన తర్వాత కూడా ఫోన్లో ఎటువంటి మార్పు లేదు కొంచెం కూడా ఫోన్ వేడి అవ్వలేదు ఇప్పుడున్న చరవాణిలో ఫోన్లు వేడెక్కిపోవడం చాలా తరచుగా మనం చూస్తున్నటువంటి ఒక విషయం కానీఇది గంటన్నర సేపు ఆడిన కానీ ఫుల్ వాల్యూమ్ ఫుల్ బ్రయిట్నెస్తో ఫోను వేడి అంతగా అవలేదు చాలా కొంచెం వేది అయింది రెడ్మీ ఫోన్ చూస్తున్నట్లయితే ఆమ్లెట్లో అవి ఇవి పోయిస్తామని అంటున్నారు కానీ మనది అలా లేదు దానివల్ల జనానుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ అలాగే బయట సూర్యుడు దగ్గర ఫోన్ పెట్టినప్పుడు బ్రయిట్నెస్ ఒక ఫుల్ బ్రయిట్నెస్ కాకపోయినా ఒక డెబ్బై శాతం బ్రయిట్నెస్ పెడితే చాలు ఫోన్ బాగా కనిపిస్తుంది స్క్రీన్ అంతా కూడాను మిగిలిన ఫోన్లయితే ఎనభై తొంభై శాతం పూర్తిగా బ్రయిట్నెస్ పెడితేనే కనిపిస్తుంది అది కూడా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఛార్జింగ్ బాగా తగ్గిపోతుంది దీని యొక్క ఛార్జింగ్ విషయానికొస్తే చాలా బాగా పనిచేస్తుంది కేవలం గంటన్నర సేపు చార్జ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అనగా నూరు శాతం ఛార్జింగ్ అయిపోయి పూర్తిగా ఒకటిన్నర రోజు వరకు ఛార్జింగ్ ఉంటుంది అన్నీ పనులు చేసుకోవచ్చు ఫోన్ మాటలాడచ్చు మెసేజ్లు పంపపవచ్చు వీడియోలు చూసుకోవచ్చు ఆడుకోవచ్చు ఇలా ఎన్ని చేసినా గాని గంటన్నర రోజు పాటు ఛార్జింగ్ సామర్థ్యత దీనికుంటుందంటే ఇప్పుడున్న చరవాణిల్లో ఇది ఒక గొప్ప విశేషంగానే మనం పరిగణించాలి సో ఇది బాగుంది